మా పల్లెలు పల్లెటూరులో అయితే చాలా రకాలైనటువంటి సాంప్రదాయ నృత్యాలనేవి జరుగుతూ ఉంటాయ్ అవి ఒక్కొక్క సంధర్బాలనమాట అంటే పెళ్ళిళ్ళు ఇంకా ఒక్కొక్క రకమైన కులాలు అలాంటి వాటిలు జరిగినప్పుడు కులాల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఒక రకమైన సాంప్రదాయ నృత్యాలు అనేవి జరుగుతూ ఉంటుంది అలాగే మనకి బతుకమ్మ పండుగ దసరా ఇంకా అలాంటి వాటిల్లో ఈ యొక్క జానపద నృత్యాలు ఇంకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట వీటి వల్ల ప్రజలందరూ కూడా సమూహాలుగా కూడి పండుగలు జరుపుకుంటూ పెళ్ళిళ్ళో గానీ చాలా బాగా ఆనందిస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఒకరిపట్ల ఒకరికి సంబంధాలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క సాంస్కృతిక కార్యకలాపాలు లేదా నృత్యాలు జరగటం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని శారీరక మానసిక ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు